తొమ్మిది ఒకటి రెండు వేల ఎనిమిది పది రెండు రెండువేల పదకొండు ఇరవై ఒకటి మూడు రెండు వేల పదమూడు పన్నెండు నాలుగు రెండు వేల పదహారు మూడు ఐదు రెండు వేల ఇరవై మూడు